బ్లౌజ్ కత్తిరించడం ఎలా అంటే ఎంత సమయం పడుతుందంటే అరగంట పడుతుంది బ్లౌజుని ఎనభై సెంటిమీటర్ల ముక్కని తీసుకొని కత్తిరించాలి జాకెట్ కత్తిరించడం అరగంట పడుతుంది కుట్టడం టూ రెండు గంటలు పడుతుంది జాకెట్ కుట్టడం జాకెట్ కత్తిరించి కుట్టి పంపకం చేయడం హుక్స్లు పోయడం మూడు గంటలు పడుతుంది పంజాబీ డ్రెస్సు రెండు గంటలు పడుతుంది పరికిణి చొక్కా పాయింటు నాలుగు గంటలు పడుతుంది జాకెట్టు కత్తిరించేటప్పుడు గళ్లాని రౌండ్గా కట్ చేసుకోవాలి వంకరలు పోకుండా మంచిగా సులువుగా కత్తిరించడం నేర్చుకొని వంకర్లు పోకుండా కత్తిరించాలి అలా అయితేనే జాకెట్టు మంచిగా కుదురుతుంది పిచ్చిపిచ్చిగా కట్ చేస్తే జాకెట్ కుదరదు నిదానంగా మెల్లిగా సులువుగా కట్ చేస్తే జాకెట్ కుదురుతుంది మంచిగా సులువుగా కట్ చేసుకోవాలి జాకెట్ కుట్టడం కూడా సులువుగా మంచిగా కుట్టాలి నిమ్మలంగా మంచిగా కుడితేనే బ్లౌజ్ కుదురుతుంది లేకుంటే జాకెట్టు కుదరదు జాకెట్ మంచిగా కుదరాలంటే నిమ్మలంగా మంచిగా కట్ చేసి నిదానంగా కుట్టాలి

జాకెట్కు గళ్లానే ఇంపార్టెంట్ గళ్లా మంచిగ కట్ చేసుకొని కుడితే జాకెట్ మంచిగా కుదురుతుంది నిదానంగా సులువుగా కుట్టడం నేర్చుకొని కుట్టాలి

నిదానంగా జాకెట్ని కుడితే మంచిగా కుదురుతుంది